సమీపంలో మాకు ఒక చెరువున్నది పెద్దదే చెరువు అది ఆ చెరువులో చేపలు చాలా మంది పడుతారు పడుతారు బాగానే బాగానే చేపలు ఉంటాయి కాకపోతే వర్షాకాలం అయితే ఉంటాయి ఇప్పుడు కొంచెం చలికాలం కనుక కొంచెం స చెరువులో నీళ్ళు తక్కువున్నాయి అవి పట్టడం కూడా కష్టమే ఇంకా సండే సండే అయితే పిల్లలు పోతారు పిల్లలు వెళ్ళి పట్టుకుంటారు పెద్దోళ్ళు వెళ్ళి పట్టుకుంటారు మా చిన్నతనంలో వెళ్తే చూసేవాళ్ళం అక్కడ కూర్చోని ఒక్కోసారి మా చూట్టాలవాళ్ళు కూడా పట్టుకొచ్చేది అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా పడుతారు కావచ్చు అలానే అదే విధంగా పడుతారు అక్కడ అక్కడ అమ్ముతారు లేకపోతే ఎగుమతి చేస్తారు ఎలా అంటే అలా అలా ఉంటుంది కథ మరి